పంతొమ్మిది యాభై ఒకటి అరవై మూడు వంద రెండు వందల పాతిక ఏడు వందల డెభై ఏడు ఐదు వందల యాభై తొమ్మిది లక్ష పది లక్షలు